చెప్పండి సార్ ఏం కావాలి మీకు ఓకే

ఇప్పుడు మీకు చార్ట్లు అవి అవసరమవుతాయి కదండి ఓకే వైట్ చార్ట్ ఒకటండి ఎందుకంటే మా దగ్గరకొచ్చే పది దాకా పిల్లలు ఎక్కువగా వైట్ చార్టు బ్రౌన్ చార్టు ఇంకా ఇలాంటివి తీసుకుంటారండి అవునవును ఇంకా మా దగ్గర అన్నీ ఉంటాయండి మార్కర్లు స్కెచ్లవి మీరు మాకు కావ మీకు కావలిసినవన్నీ మా దగ్గరనుంచి తీసుకోండి ఒకొక్కటిగా చెప్పండి నాకు ఏమనుకోకండి ఒక్క పది నిముషాలు పక్కకి కూర్చుంటారా వాళ్ళకి బిల్లు వేసి ఇచ్చేస్తాను వచ్చేస్తాను మీ దగ్గరకి ఈ లోపు ఏమేం కావాలో నాకూ ఇక్కడనే మా పక్కనున్న వాళ్ళకి చెప్తూ ఉండండి నేనొకోటిగా తీసి ఇస్తాను లేదంటే ఒక రెండు నిముషాలు ఆగండి ఏమనుకోకండి

అది కాదు చెప్పండి సార్ పర్వాలేదులే వాళ్ళకు వేరే వాళ్ళని అప్పజెప్పాను మీకేం కావాలి ఓకే పైనుంన్నవా ఇచ్చా ఇ

ఓకే అండి బ్రౌన్ కలర్ షీట్ కూడా ఉంది ఇస్తాను ఓకే ఈ రెండు పక్కనపెట్టండి ఓకే తర్వాత ఇంకేం కావాలండి

వైట్ కలర్లోది ఉందండి అది ఇవ్వనా వైట్ది ఇవ్వనా ఆరంజ్ కలర్లోది ఇవ్వనా సరే అండి వైట్ది బాగుంటుంది వైట్ది ఇస్తాను తీసుకోండి

ఓకే రెడ్ బ్లూ ఇంకా మార్కర్స్ ఏమైనా కావాలా రౌండ్ స్కేల్సు లాంగ్ స్కేల్ ఒకటి లాంగ్ స్కేల్ వచ్చి మీకయితే మా దగ్గర మంచి క్వాలిటీది ఉందండి ఇదైతే డెబ్బై రూపాయలు అదే మామూలుది అయితే యాభై రూపాయలకయితే ఇస్తాను ఏది కావాలి మీకు యాభైదా డెబ్బైదా డెబ్బై రూపాయలది ఇస్తానండి ఇంకా మార్కర్ ఏ కలర్ కావాలి ఓకే అండి ఓకే నలభై రుపాయలాండి ఒక నిమిషం అండి చూస్తాను బాక్సు అయితే లేదండి విడిగా ఒక ఐదు ఉన్నాయి ఇచ్చేయమంటారా తెప్పిస్తానండి మీరు మళ్ళీ ఒక రెండు రోజులు ఆగి కనిపిచ్చండి సార్ నేను తెప్పిస్తాను మీకు

ఓకే సరే అండి ఎరేజరు ఒకటి ఎరేజరు షార్ప్నరు ఇంకా మా దగ్గర లిడ్ష్ లిడ్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయండి అప్సరా పెన్సిల్ ఇమ్మంటారా ఇది కూడా బాగాఉంటుందండి అది ట్రై చేయొచ్చు కదా ఈ సారినించి ట్రై చెయ్యండి సరే ఇప్పటికి ఇవి తీసుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు అది తీసుకుందురుగాని

ఇంక అంతేనా సార్ వైట్ పేజెస్ బుక్స్ ఇవ్వనా రఫ్కా లేదేంటే మీకు నోట్ బుక్కా అండి ప్లాస్టిక్ మంచి కంపెనీ ఇది వచ్చి మనకి ఎనభై రూపాయలు పడుతుంది ఒకటి ఇచ్చేయనా ఓకేనండి ఇంకేం కావాలండి ఓకే అండి అయితే సరే అండి ప్యాక్ చేస్తాను ఒక్క నిముషం ఓకే అండి ఇవన్నిటికీ మనీ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ అయ్యాయండి కాలిక్యూలేట్ ఫైవ్ హండ్రెడు ఒక ట్వంటీ రూపీస్ తగ్గించాను అందులో ఫోర్ ఎయిటీ ఇచ్చేయండి నాలుగు వందలు ఎనభై రుపాయలు ఓకే అండి